నేను ఐస్క్రీమ్ పుల్లలతో ఒక రా డెకరేషన్ ఐటమ్ని తయారు చేశాను అది తయారుచేసి ఒకదానిని ఒకటి అంటించి గమ్ముతో అంటించాను దానిని అంటిచ్చి దానికి రంగులు అద్దాను రంగు అద్ది దాని చుట్టూరు చిన్న చిన్న అద్దం గుళకలు ఉంటే వాటిని కూడా అంటించి దాన్ని అలంకరించాను అది అయిపోయిన తర్వాత దాన్ని ఒక ఫోటో తీసుకొని అది మా ఇంటిలో ఒక ఫ్రంట్ ఫ్రంట్ హౌస్కి అంటించాను అంటిస్తే ఎంత కళగా అయ్యిందో ఎంత నిండుదనం వచ్చిందో దానివల్ల నేను దేనినైనా తయారుచేసిన అవన్నీ క్రాఫ్ట్లు నా ఇంట్లోనే పెడతాను